నమస్తే అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి మేము పది మంది ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటాం అండి ఆంధ్రప్రదేశ్లో టూరిస్ట్ ప్లేసులు చూద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం మీ దగ్గర ఏయే బస్సు వెహికల్స్ ఉన్నాయి అండి పది మంది పట్టే వెహికల్స్

ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్నీ ఉన్నా టూరిస్ట్ ప్లేసులు అండి ఇంచుమించుగా ఏయే ప్లేసులు ఉంటాయి అండి అటు సైడు వైజాగ్లో ఎన్ని రోజులు ఉండాలి అంటారు అన్నీ కవర్ అవ్వడానికి

అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు అండి మరి ఫుడ్డు ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు అండి జనరల్గా మీరు ఈ మా ఛార్జెస్ ఎలా పే చేస్తారు అండి ఫ్యామిలీయే అండి ఫైవ్ టెన్ మెంబెర్స్ ఉంటాం మళ్ళీ టో టోల్గేట్లు ఇవన్నీ అవన్నీ ఇంక్లూడ్ అంటారా వైజాగ్ ఏరియాలో ఏయే ప్లేసులు బాగుంటాయి అంటారు అక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి ఎలాగా ఫారెస్ట్ ఏరియాలలో ఏమన్న వీలు అవుతుంది అంటారా తర్వాత ఇవన్నీ ఇంచుమించుగా ఒక ఒక ఫైవ్ డేస్లో అయిపోతాయి అంటారా మొత్తం టోటల్ ప్యాకేజీ మా మాకు కొంచెం చెప్పండి అయితే ఓకే ఫైనలైజ్ చేయండి అయితే తర్వాత మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ